నేను నా మొదటి ఉత్పత్తిగా స్టవ్ అనేది తీసుకున్నాను నాకు ఈ స్టవ్ వల్ల చాలా ఉపయోగం అని అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి పొద్దున లెగిసిన దగ్గర నుంచి స్టవ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది పూర్వకాలంలో ఈ స్టవ్వులు లేక పుల్లల పొయ్యిలతో వంటలు చేసేవాళ్లు అది చాలా కష్టంగా అనిపించేది కానీ ఇప్పుడు ఈ స్టవ్ ఉండడం వల్ల పని అనేది చాలా సులభంగా అయిపోతుంది అలాగే వంటలు కూడా చాలా త్వరగానే అయిపోతుంది